హలో సార్ నమస్కారం సార్ మీరు ఇవి ఏజెంట్ కదా సార్ మీరు ప్లాట్స్ తీసుకోడానికి మీరు లోకల్ జనగామానా సార్ మీ ఇక్కడ చుట్టుపక్కల రేట్ ఎంతుంది సార్

సార్ మాకు జనగామా కావాలి సార్ అర్జెంట్టుగా ఇప్పుడు మాకు మెయిన్ రోడ్డుకి కావాలి సార్ మాకిప్పుడు చౌరస్తా మీద ఉండే షిప్పులో ఉండాలి మాకు

సార్ ఇప్పుడు మాకు ఒక ట్వంటీ ల్యాక్స్ వరకు చూడండి సార్ ఇప్పుడు ఒక షిప్స్కి ఎంత పడుతుంది సార్ మనకిప్పుడు అందాకా అంచనా ప్రకారం ఓకే సార్

ఓకే సార్ మంచిగా మాకు మంచిగా మెయిన్ రోడ్కి ఉండేటట్లు చూడాలి సార్ మాకు అదే చెప్పరా అది మళ్ళీ ప్రాబ్లమ్ కాదు అది చక్కగా ఉంటాది కాబట్టి డాక్యుమెంట్సు ఓకే సార్ ఓకే సార్ ఇంతకముందు మీరేమైనా ఇప్పించారా సార్ ఇంతకముందు మాకు దగ్గర్లో ఇప్పుడు మీ జనగామాలో కాని ఇంకా సార్ ఓకే సార్ సార్ మేమైతే ఎక్కువగా ఇప్పుడు ఎక్కువ శాతం అయితే మెయిన్ రోడ్ కావాలనే కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే ఎక్కువ ఫేసీలిటీసు ఇప్పుడు ఇప్పుడు డిమాండ్ ఎక్కువ రోడ్డుకున్నదానికే ఉంటుంది కదా సార్ వాల్యూ ఇప్పుడు ల్యాండ్కి కాబట్టి ఇంక అదే సార్ ఇప్పుడు మాకు ఇంకోసారికి తీసుకుంటాం సార్ అదే సార్ మాకు కొంచెం బడ్జెట్లో కుడా తక్కువ కొంచెం వచ్చేటట్టు చూడండి సార్ మరీ ఎక్కువ బడ్జెట్ కుడా మాకు

అదే సార్ చూస్తున్నాం అదే సార్ మంచిగా ఉండాలి ఎందుకంటే తర్వాత మాకు ఏం వెరీఫికేషన్స్ రాకుండా కొంచెం ఒకసారి విజిట్ చేస్తాం సార్ విజిట్ చేస్తాం సార్ మీరు ఎక్కడుంది సార్ మీ ఏరియా ఓకే సార్ తప్పకుండా మాకు మంచి ప్లాట్ ఇప్పించాలి సార్ మీరు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ రేపు అక్కడికొచ్ఛాకా కాల్ చేస్తాను సార్ మీకు సార్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీ టైమ్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్